ఇప్పుడున్న ప్రపంచంలో మన అందరి దగ్గర మొబైల్ ఫోన్స్ ఉంటుంది ఆ మొబైల్ ఫోన్స్లో వాయిస్ అసిస్టెంట్ వాయిస్ ట్రాన్సిలేషన్ గూగుల్ అసిస్టెంట్ గూగుల్ మ్యాప్స్ గూగుల్ సెర్చ్ యూట్యూబ్ ఫేస్బుక్ సోషల్ మీడియా ఇన్స్టాగ్రామ్ అన్నింటిని మనం వాడుతు ఉంటాం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మనం వాయిస్ ట్రాన్సిలేషన్ గూగుల్ అసిస్టెంట్ మ్యాప్స్ గూగుల్ సెర్చ్ ఇలాంటివి ఆ మొబైల్ ఫోన్స్లో తనకి తానుగా మనం సెర్చ్ చేసే మనం సెర్చ్ చేసిన దాన్ని తనకి తానుగా దాన్ని మార్చుకొని తన లా తన భాషలోకి మార్చుకొని మనకి ఆన్సర్ని చేస్తుంది దానిలో వాయిస్ ట్రాన్సిలేషన్ అనేది ఒక ముఖ్యమైనది మనం ఏ ప్రాంతానికైనా వెళ్ళినప్పుడు ఇప్పుడు మన ప్రాంతం నేను తెలుగు భాషను మాట్లాడుతున్నాం కాబట్టి నాది ఆంధ్రా కాబట్టి నేను బయట చదువుకోవడానికి నార్త్ సైడ్ అంటే హి హిందీ హిందీ మా హిందీ మాట్లాడడం నాకు రాదు రాదు కాబట్టి నార్త్ సైడ్లో హిందీ ఎక్కువ మాట్లాడుతు ఉంటారు వాళ్ళ భాష నాకు అర్ధం కాదు కా ఈ వాయిస్ అసిస్టెంట్ వాయిస్ ట్రాన్సిలేషన్ ద్వారా వాళ్ళు మాట్లాడే దాన్ని రికార్డ్ చేసుకొని నాకు కావాల్సిన భాషలోకి మార్చుకోవచ్చు దీని ద్వారా చాలా ఉపయో ఉపయోగంగా ఉంటుంది కానీ వాళ్ళు మాట్లాడేవి చాలా స్పష్ట చాలా స్పష్టంగా రికార్డ్ కాదు రికార్డ్ అయినా దాన్ని కరెక్ట్గా మనకి మన మన భాషలో అది తిరిగి సూచించలేదు దానివల్ల కొన్ని సార్లు తప్పులు జరుగుతాయి కానీ చాలా వరకూ డెవెలప్మెంట్ చేస్తు ఉన్నారు కాబట్టి అభివృద్ధి చేసు చేస్తు ఉన్నారు కాబట్టి ఇది ఇంకా మున్ ముందు ముందు మెర్ మెరుగవుతు ఉంటుంది ఈ గూగుల్ అసిస్టెంట్ ద్వారా మనం ఏదైనా గూగుల్లో వెత వెతకాలంటే మనకి దాంట్లో కీ బోర్డులో టైప్ చేయడానికి చాలా కష్టంగా ఉంటుంది కొందరికి ఇంగ్లీష్ అనేది రాకుండా పోవచ్చు దాని ద్వారా ఈ వాయి గూగుల్ వాయిస్ అసిస్టెంట్ ద్వారా మనకి కావలసిన దాన్ని మన నోటి ద్వారా చెప్తు దాన్ని సెర్చ్ చేయచ్చు దాని ద్వారా మనకి కావలసిన సమాచారాన్ని మనం తీసుకోవచ్చు మళ్ళీ మనం ఎక్కడికైనా వెళ్ళే వెళ్ళేటప్పుడు మనకి దారి తెలియకపోయినప్పుడు గూగుల్ మ్యాప్స్ని యూస్ చేస్తాం గూగుల్ మ్యాప్స్ లాంటివి యూస్ చేస్తాం దాంతో మనము మనం వెళ్ళాల్సిన చోటిని సెర్చ్ చేసినప్పుడు అది మనకి మార్గాన్ని సూచిస్తుంది కానీ ఒకొక్కసారి ఈ గ్రామం లాంటివి లోక గ్రామం లాంటి వీధుల్లో తప్పుగా చూపిస్తు ఉంటుంది కానీ పట్టణంలో అది కరెక్ట్గా చూపిస్తు ఉంటుంది కానీ ఒక్కసారి వర్షం కారణంగా వరదలు అండ్ ట్రాఫిక్స్ అలాంటివి ఉన్నప్పుడు ఆ దారిలో మనం వెళ్ళలేకపోవచ్చు అదంతా దా అలాంటి వాటిని అది చూపించలేదు కానీ దారిని మాత్రం బాగానే చూపిస్తు ఉంటుంది ఈ యూట్యూబ్ ఫేస్బుక్ ద్వారా మనం కొత్త కొత్త విషయాలను గూగుల్ ద్వారా కొత్త కొత్త విషయాలను మనకు కావలసిన నిత్య అవసర విషయాలను కూడా మనం ఆన్లైన్లో చదువుకోవచ్చు ఆన్లైన్లో తెలుసుకోవచ్చు వంటలు చూసుకోవచ్చు లాంటివి ఈ గూగుల్ గూగుల్లో మనం చూసుకోవచ్చు కాబట్టి ఈ టెక్నా టెక్నాలజీలో ఇవన్నీ మనకి ముఖ్యమైనవి ఈ రాబోతున్న తరాల్లో మనం ఇంకా దీన్ని ఎక్కువగా వాడబోతున్నాం ఎందుకంటే మొబైల్ ఫోన్స్ అనేది ఇప్పుడు నిత్య అవసర ఒక పరికరంగా మారిపోయింది